హలో రాజేశ్వరియేనా అండి మాట్లాడేది నేను మీకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి వచ్చాను అంటే మీరు ఇప్పుడు ఇంటర్ అయిపోయినట్టు ఉంది కదా ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా మీరు ఇంటర్ కంప్లీట్ చేసారు కదా ఇప్పుడు మీరు బీటెక్ వెళ్ళాలని అనుకుంటున్నారా డిగ్రీకి వెళ్ళాలని అనుకుంటున్నారా మీకు ఎవరైనా చెప్పారా బీటెక్ తీసుకోమని ఇప్పుడు ఒక ప్రతీ విద్యార్ధికి ఒక చదువు పట్ల ఒక అవగాహన లేక వాళ్ళు ఏవేవో చదువుకుని తర్వాత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు విద్యార్ధులకి అవగాహన లేకపోవడం వల్ల అలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు విద్యార్ధులకి ఆ అవగాహన ఉండాలని ఇప్పుడు ఇలా మీకు ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది సరేనా పర్లేదా మాట్లాడవచ్చా ఇప్పుడు మీది ఇంటర్ అయిపోయింది కాబట్టి ఇంటర్లో ఏం చదివారండి మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు కదా ఇప్పుడు మీకు బీటెక్కి వెళ్ళాలని మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు ఇక్కడ విజయవాడలో చాలా కాలేజీలు ఉన్నాయి మీరు కనుక బాగా చదివితే కనుక మీకు చదవాలని ఇది ఉంటే ఆ కాలేజీలో మీకు సీట్ రావాలి ఫస్ట్ మీకు పిబి సిద్ధార్ధ కానీ పీవీపీ సిద్ధార్ధ కానీ ఎస్ఆర్కే అని కంకిచర్ల చాలా కాలేజీలు ఉన్నాయి పొట్టి శ్రీరాములు అవన్నీ మీకు ఉద్యోగ సదుపాయాలు కూడా కల్పిస్తాయి మీకు మంచి మార్కులు కనుక మీరు సాధించుకున్నట్లయితే మీ చదువు అయిపోయిన మీ లా మీ చివరి దశలోనే చివరి సంవత్సరంలోనే మీకు ఉద్యోగాలు కల్పిస్తారు వాళ్ళే ఇప్పుడు చాలా కాలేజెస్ అలా అబివృద్ధి చెందాయి అన్నీ సొంతగా అవి వాటివాటికే ఇది చేసుకున్నాయి అన్నీ బాగానే ఉన్నాయండి మీరు చక్కగా చదువుకుంటే విద్యార్ధుల కోసం ప్రభుత్వం చాలా పథకాలు నిర్వహిస్తున్నారు అమ్మఒడి అని చెప్పి విద్యాదీవెన అని చెప్పి చాలా పథకాలు ఉపయోగిస్తున్నారు వాటివల్ల మీరు ఇంకా ఎంతో బాగా నేర్చుకోవాలి ఎందుకంటే ఆ మంచిదే మీకు ఇప్పుడు వెళ్ళాలంటే బయటకి నేను తెలుసుకున్న దాంట్లో అయితే మీకు ఎస్ఆర్కే బాగుంటుందండి లేదు కాదు అనుకుంటే మంచిగా మీకు నచ్చిన కాలేజీ

మీరు వెంటనే చేరవచ్చు లేదు కాదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఏ కాలేజ్ అయినా మీరు ఎంచుకోవచ్చు ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువు బాగా ఉంది బాగా నేర్పిస్తున్నారు పిల్లల్ని బాగా చదివించేలా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు చక్కగా చదువుకోవచ్చు అలా కాదని మీరు డిగ్రీకి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు అందులో కూడా చాలా కోర్సులు ఉన్నాయి బీకాం అని బీ సైన్స్ అని మీకు ఏం కావాలంటే అందులో వాటిని తీసుకోవచ్చు ఎన్నుకో వచ్చు దానికైతే ఇక్కడ పీబీ సిద్ధార్ధ కాలేజ్ ఉంది త్రివేణి కాలేజ్ అని చైతన్య కాలేజ్ నారాయణ అని చాలా కాలేజ్లు ఉన్నాయి అక్కడకి కూడా మీరు వెళ్ళి సంప్రదించి మీకు నచ్చిన మీకు ఇష్టమైన వాటిని మీరు ఎన్నుకోవచ్చు లేదు ముందు మీకు ఒక అవగాహన ఉండాలి ఏం చదువుకుంటే ఏం అవుతాము మనం ఏం అవ్వాలి అనుకుంటున్నాము దానికి ఏం చెయ్యాలి అనుకుంటున్నాము అది

మీ జీవితానికి మీరు ఎంచుకున్నది బీటెక్

నేను నేనైతే అండి ఇప్పుడు అవగాహన అందుకే ఇస్తున్నాను ఒక బీటెక్ చదువుకుంటే ఒక ఇంజనీర్గా ఒక విద్యార్ధి అభివృద్ధి చెందుతాడు ఇంకా ఈ దేశానికి ఎంతో ఉపయోగపడతాడు అనేదే నా ఆలోచన మీరు మీకున్న మంచి మంచి తెలివితేటలని ఆలోచనలని ఉపయోగించితే ఆ చదువు దానికి ఇంకా తోడైతే ఇంకా మంచి మంచి ఆలోచనలు మీకు వస్తాయి ఇంకా ఎన్నైనా మీరు చేయగలరు అందుకే ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోండి అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటే నాకు ఒకసారి మాట్లాడితే నాతో మీకు వివరంగా నేను అన్నీ చెప్తాను మీ స్నేహితులకి కూడా ఈ వివరాలన్నీ తెలియచేయండి అలాగే అలాగేనండి పర్లేదమ్మా బాగా చదువుకోండి